ఓలా ట్రావెలింగ్ ఏజెన్సీ అండి అవునండి మేము బెంగళూరు టూర్ వెళ్ళాలని అనుకుంటున్నాము మా ఫ్యామిలీ మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళా వెళదామని అనుకుంటున్నాము అండి ప్రోమో కోడ్ ద్వారా మాకు ఏమైనా తగ్గింపు ధర ఉందంటారా అవునండి మరైతే ఒక కిలోమీటర్కి ఎంత ఛార్జ్ అవుతుంది అవునా ఓకే మాకు రెండు రోజుల కోసం కావాలండి ఓకే థ్యాంక్ యూ అండి